నా చిన్ననాటి జ్ఞాపకాలు అంటే చాలా ఉన్నాయి అందులో అయితే ఎక్కువ చెప్పాల్సింది అయితే స్కూల్ డేస్ ఇంకా ఫ్రెండ్స్ ఇంకా స్కూల్కి వెళ్ళడం అంటే ఇంకా నాకైతే అసలు నచ్చని విషయం అది ఒకవేళ ఈరోజు స్కూలుకు పోయి వచ్చి రేపు ఏమన్నా టెస్ట్ అని అంటే మాత్రం మార్నింగ్ లేవగానే కడుపునొప్పి కాలునొప్పి అని చెప్పి డుమ్మా కొట్టడం అది తలుచుకుంటే మస్తు నవ్వు వస్తుంది ఇంకా ఎగ్జామ్స్ అప్పుడు ఇంక కాపీ కొట్టడం కానీ ట్వంటీ సిక్స్త్ జనవరి అయినా అప్పుడు ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూడడం అందులో పార్టిసిపేట్ చేయడమంటే చాలా ఇష్టం తరువాత ఇంక ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత అందరికి ఇంకా స్వీట్స్ అండ్ చాకొలేట్స్ ఇస్తారు ఆ జ్ఞాపకాలన్నీ కూడా తలుచుకుంటే మంచిగా ఉంటాయి ప్రత్యేకించి అయితే ఇంక ఇవ్వే ఇంక చాలా ఉన్నాయి చెప్పడానికి స్కూల్ డేస్ అంటే ఇక మర్చిపోలేము ఇంక ఫ్రెండ్సు అల్లరి మొత్తం అంటే తలుచుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా అందులో టీచర్స్ ఇంకా చిన్నప్పుడైతే టీచర్లను చూసి నేను కూడా టీచర్ కావాలి ఇట్లా పిల్లలకి చదువు చెప్పాలి అని అనుకునేది ఇంకా బ్రేక్ కోసం ఎదురు చూసే వాళ్ళం ఏదన్నా ఆడుకోవడానికి అప్పుడు బండని లాటా అని అవుట్ ఈస్ అవుటు రెస్ట్ అట్లా ఆడుకునే వాళ్ళం ఇంక టీచర్స్ డే వస్తే మాత్రం శారీ కట్టుకోని వెళ్ళాలి చిన్న వాళ్ళకి క్లాసెస్ చెప్పడం అట్లా చిన్న నాటి రోజులు ఇప్పుడు రావు అవి తలుచుకుని ఆ జ్ఞాపకాలు మనకు మిగులుతాయి ఇంకా ప్రైజ్ వచ్చిందంటే ఇంటికి వచ్చి అందరికి చూపెట్టడం ఏదైనా హోమ్ వర్క్ ఇచ్చిన హోమ్ వర్క్ రాసే టైంకి కరెంటు పోయేది ఒక క్యాండెల్ పెట్టుకొని రాసే వాళ్ళం ఇంకా ఒకరితో హోమ్ వర్క్ చేయించడం డైరీలో దొంగతనంగా సిగ్నేచర్ పెట్టడం మమ్మీవి డాడీలది ర్యాంక్ కార్డు చూపెట్టకపోవడం ఫస్ట్ ర్యాంక్ అయితే చూపెట్టుడు లేకపోతే లాస్ట్ ర్యాంక్ వస్తే మాత్రం దొంగతనంగా సైన్లు పెట్టడం ఇంక టీచర్స్కి టీచరే టీచర్స్ ఏమనద్దని వాళ్ళకి ఫ్లవర్స్ అన్నా ఫ్రూట్స్ అన్నా తీసుకు వెళ్ళి ఇవ్వడం అట్ల చాలా ఉన్నాయి ఇంకా వ్యాన్లో వెళ్ళంగా సీట్స్ ఆపుకోవడం వచ్చేటప్పుడైనా ఫ్రెండ్స్ పక్కకి మనము నచ్చినవాళ్ళ పక్క కూర్చోవడం లేకపోతే బ్రదరు సిస్టరు ఉన్నా కానీ వాళ్ళకి సీట్లు ఆపడం కానీ అక్కడ లంచ్ చేసేటప్పుడు వద్దని మొండికేసి టీచర్లు బెదిరిత్తే తినడం ఇంకా స్కూలుకు వెళ్ళి వచ్చినంక అందరితో ఆడుకోవడం సండే వచ్చిందంటే ఆ ఎంజాయ్మెంట్యే వేరే ఉంటుంది అసలు అప్పుడు చికెన్ ఉండేకేమో అసలు ఎదురు చూసేవాళ్ళం అండ్ ఈనాటి కాలంలో మాత్రం చికెన్ ఎప్పుడంటే అప్పుడు వండుకుంటున్నాం కానీ సండే వస్తే ఎప్పుడో మార్నింగ్ తినేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తే మళ్ళీ సాయంత్రం ఎప్పుడో మన కోసం మన పేరెంట్స్ వచ్చేవరికి ఇట్లా చూడడం అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళేదాకా అక్కడ ఉండి ఆడుకోవడం అట్లుంటాయి కానీ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే అంటే తలుచుకోని తలుచు తలుచుకోవడానికి మంచిగ ఉంటాయి అట్లా ఆ పాత రోజులన్నీ ఇప్పుడు రావు అసలు ఆ రోజులు చిన్న నాటి జ్ఞాపకాలు మంచిగా ఉంటాయి